నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి

బంగాళాఖాతంలో మూడు రోజులు కిందట చిన్నపాటి అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుంది అండి దాని ప్రభావం వల్ల మన రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షం భావం వల్ల ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణాజిల్లాలో సముద్ర తీరం వెంటగా ఉన్న ప్రాంతాలు మరియు ఖమ్మం జిల్లాలలో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందండి

ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిందండి ఈ వాయుగుండం గంటకు పదిహేను వేల కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ మరింత బలపడి తుపాన్గా మారే అవకాశం కూడా కనిపిస్తోందండి మెయిన్గా చూసుకున్నట్లైతే మన ఆంధ్రప్రదేశ్ లోని కోస్త తీరం వెంబడి గల అన్ని ప్రాంతాలు కూడా ఈ అల్పపీడనం ప్రభావానికి గురి అవుతున్నాయండి ప్రస్తుతం ఇది తుఫాన్గా మారడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కానీ ఆ సమయంలో తీరం వెంబట గంటకు తొంబై కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందండి ఈ తుఫాన్గా మారే సమయంలో చాలా ఎక్కువగా గాలులు వీస్తాయండి అంతేకాకుండా సముద్రంలో అలలు కూడా చాలా ఎక్కువ ఎత్తులో వస్తూ ఉంటాయి కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు అలాగే తీర ప్రాంతంలో గల ప్రజలు సముద్ర ప్రాంతానికి కొంచెం దూరంగా ఎత్తైన ప్రాంతానికి వెళ్లాలి అదే విధంగా చెట్లు కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి చెట్లు ఎక్కువగా ఉన్నచోట ఉండకూడదు అలాగే పడిపోయే బిల్డింగులు లేదా మట్టి గోడలు ఉన్న ఇళ్లలో నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లవలిసి ఉంటుందండి